మత్స్యకారులు అంటే బేస్తవాళ్ళు అని అంటారండి వాళ్ళ సంఘంలో వాళ్ళు కలిసి అందరూ సంఘంలో అందరూ కలిసి జీవిస్తారు మంచికి చెడుకు పండగలకి ఫంక్షన్లకి అన్నిటికి అండి కలిసి సంఘంలో ఏ ఒక్కరి ఇంట్లో పండగలు అయినా ఫంక్షన్లు అయినా సంఘంలోని అందరూ కలిసి మంచిగా ఉంటారండి వాళ్ళు మత్స్యకార సంఘమంటే జరుపుకునే వాళ్ళ పండగలు వాళ్ళు అందరూ ఒకరోజు సంవత్సరంలో ఒకరోజు గంగ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మంచిగా అన్న భోజనానికి వెళ్ళి అక్కడ ఉన్న దేవతకి పూజ చేసుకొని వాళ్ళు మంచిగా దేవతకు దర్శనం చేసుకొని పిండి పిండి వంటలు ఆ దేవతకు నైవేద్యము అవన్నీ పెట్టుకొని దేవతను మొక్కుకొని వాళ్ళు అక్కడ పండుగ చేసుకొని మంచిగ సంవత్సరమంతా బేస్తవాళ్ళంటే చేపలు పట్టేవాళ్ళండి సంవత్సరమంతా మాకు అమ్మవారు మంచిగ ఇవ్వాలని మంచిగ ఉండాలని మొక్కుకుంటారండి వాళ్ళని మత్స్యకారులని కూడా అంటారు